భారతదేశంలో అత్యంత జనాధరణ పొందిన క్రీడలు క్రికెట్ ఫుట్బాల్ కబడ్డీ వాలీబాల్ మొదలైనవి క్రికెట్లో కపిల్ దేవ్ సౌరవ్ గంగోలి మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ జస్ప్రీత్ భూమ్రా మొదలైన వారు భారతదేశంలో అత్యంత

క్రీడలకు సంబంధించిన వీళ్ళు ఆత్లెట్లు